చెప్పండి నేను మీకు ఏ విధంగా సహాయ పడగలను ఏంటండి హోటల్ రిసెప్షనిస్ట్ అండి మాది శ్రేయా హోటల్

మ్యాడమ్ బుక్ బుక్ మై ట్రిప్ బుక్ మై హోటల్ అని ఒక యాప్ ఉంటుంది మ్యాడమ్ శ్రేయ హోటలని ఉంటుంది కింద దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి మ్యాడమ్ ప్లే స్టోర్లో అవైలబుల్ ఉంటుంది మీరు దాన్ని డౌన్లోడ్ చేసుకుంటే మీకు ఏంటంటే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మెయిల్ ఐడి మీ డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత మీకు మా దగ్గర ఏయే హోటల్స్ ఎక్కడెక్కడ మీకు మీకు దగ్గరలో అయిన దగ్గరలో డెస్టినేషన్లో ఎక్కడైనా అవైలబుల్గా ఉంటాయా

మంచిర్యాలలో ఇప్పుడు పెద్దపల్లికి వెళ్ళే రోడ్డు ఉంటుంది కదా మేడం రైల్వే ట్రాక్ రైల్వే ట్రాక్కి లెఫ్ట్ సైడ్లో ఉంటుంది మ్యాడమ్ అదే మంచిర్యాలలో మాకు టూ టూ హోటల్స్ ఉన్నాయి మ్యాడమ్ ఒకటి ఏమో మంచిర్యాల బస్ స్టాండ్ దగ్గరలో ఉంటుంది ఇంకోటి ఏమో రైల్వే స్టేషన్కి దగ్గరలో ఉంటుంది అవును మ్యాడమ్ మీరు మీ మెయిల్ ఐడి మీ డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత మీకు మీకు ఏ డెస్టినేషన్లో కావాలనుకుంటే ఆ డెస్టినేషన్ మీరు సర్చ్లో కొడితే మీకు చూపిస్తుందండి మా హోటల్ డెస్ మా హోటల్ ప్లేస్ ఇక్కడ అక్కడ మీరు ఎన్ని హో మా హోటల్ స్పెషల్ ఏంటంటే కస్టమర్ని మేము హ్యాపీగా ఉంచడం మా స్పెషాలిటీ అండి ఇంకా కస్టమర్కి ఎలాంటి ఇబ్బంది కలిగి కలిగించకుండా ఆ కస్టమర్ కోరుకునేదిమేము యట్ ఏ టైంలో చేయడం మా స్పెషల్ థ్యాంక్ యూ ఓకే మేడం మీకు ఇంకా ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాల ఇన్ఫర్మేషన్ కావాలన్న కూడా మాకు కాల్ చేయండి ఓకే మేడం థ్యాంక్ యూ మేడం